హలో నా పేరు వెన్నెల అండి ఆ మీ ట్రావెల్ ఏజెన్సీ కి కాల్ చేసి మీ నెంబర్ తీసుకున్నాను రేపు ట్యాక్సి బుక్ చేసున్నానండి రమేష్ గారేనా ఆ ఆ అవునండి ఆ రేపు నైన్ కి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి పికప్ వచ్చి ఎక్కడ పెట్టానంటే పుత్తూరు స్వామి స్ట్రీటు ఆ మార్నింగ్ సెవెన్ థర్టీ కి వచ్చేయండి కొంచెం త్వరగా ఆ నైన్ కి నాకు ట్రైను నేను రైల్వే స్టేషన్ లో కనీసం ఒక ఎయిట్ థర్టీ కన్నా ఉంటేనే ఇంకా ట్రైన్ మిస్ అవ్వకుండా వెళ్లొచ్చు ఎందుకంటే టికెట్స్ ఇప్పుడు బుక్ చేసాను ఆ రేపు ట్రావెల్ ఉంది నైన్ కి ఆ కొంచెం టైం కి వచ్చేసేయండి అ చెబ్దామనే మీకు ఇన్ఫార్మ్ చేద్దాం అని కాల్ చేశాను ఆ మీ ఏజెన్సీ కాల్ చేసి మీ నెంబర్ తీసుకున్నాను ఆ అవునండి ఆ స్వామి స్ట్రీట్ పికప్పు అక్కడ సుప్రియ స్కూల్ దగ్గర వచ్చి మీరు కాల్ చేశారంటే నేను ఏ స్ట్రీట్ ఆ స్ట్రీట్ లోపలికి సెకండ్ స్ట్రీట్ లోకి రండి మీరు సుప్రియ స్కూల్ దగ్గర వచ్చి నాకు కాల్ చేయండి నేన్ మీకు గైడ్ చేస్తాను ఎలా రావాలి ఇంటిదగ్గర అని చెప్పేసి ఫోర్ ఫైవ్ లగేజెస్ ఉంది తీసుకోవాలి అమ్మానాన్న వస్తారు ఆ అవునండి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి కొంచెం త్వరగా వచ్చారంటే ఎందుకంటే నేను ఇంకా ట్రైను సెకండ్ ఫ్లాట్ఫార్మ్ కి వస్తుంది నేను ఇంక వెక్కి వెళ్ళాలి అటు సైడు కొంచెం లేట్ అవుతుంది అందుకని కొంచెం త్వరగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైల్వే స్టేషన్ రీచ్ అయిపోతే కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆ అవునండి ఆ అవును ఆ మీరు ఒక సెవెన్ ఫిఫ్టీన్ కూడా వస్తే కూడ ఓకే ఏం పర్లేదు కొంచెం త్వరగా వచ్చిన మేము త్వరగా బయలుదేరేస్తాం నేనైతే సెవెన్ కి మేమొత్తం రెడీ అయిపోతాం ఏడు గంట్లకంత మార్కింగు ఆ మీరు సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ అలా వస్తే కూడ పర్లేదు ఆ బయలుదేరి వెళ్ళామంటే ఎందుకంటే మా ఇంటి నించి రైల్వే స్టేషన్ కి కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది వెళ్ళడానికి ఆ రేపు సాటర్డే వేరే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందేమో అని కొంచెం అందుకే కొంచెం త్వరగా రమ్మని చెప్పి ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేశాను ఆ అవునండి ఆ తప్పకుండా వచ్చేయండి మార్నింగు నాకు మార్నింగ్ ఒకసారి కాల్ చేయండి సెవెన్ ఓక్లాక్ కాల్ చేయండి నేను రెడీ అయిపోయాను అని చెప్పానంటే బయలుదేరేసేయండి మీరు వచ్చేసారంటే ఇంక టైం కెళ్ళిపోవచ్చు ఆ సరే అండి ఆ సరే అండి వచ్చేయండి ఆ థ్యాంక్స్ అండి